అవునండీ చెప్పండి ఓకే ఎంతుందండీ పవరు అవునండీ చెప్పండి ఓకే ఓకే ఓకే ఈ నెంబర్కి మీరు ప్రిస్క్రిప్షన్ అదే మీకు ఎంత సైట్ ఉండండి రాసిచ్చారు కదా ఆ ప్రిస్క్రిప్షన్ నాకు వాట్సాప్ చేసేయండి ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఏ ఫ్రెమ్ మోడల్ కావాలి ఏ కలర్ కావాలి కొంచెం చెప్తే నేను దాని బట్టి రెడీ చేస్తాను సరే అండీ షేప్స్ వచ్చేసి ఇప్పుడు మీ ఫేస్ షేప్కి తగ్గినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు మీరు మీ పిక్ కూడా సెండ్ చేసారంటే నేను దానికి తగినట్టు రెక్టయాంగుల స్క్వయరా అని చూసి నేను చేస్తాను అంటే మీకు రెక్టయాంగల్ సరిపోతుంది ఫ్రేమ్ కలర్ ఏం ఏం వేస్తే మీకు నచ్చుతుంది పింకిషా ఉందండీ ఉందండీ అదే నేను షేడ్స్ అన్నీ ఉన్నాయి రెండు మూడు షేడ్స్ ఉన్నాయి పింకిష్లో మీకు వాట్సాప్ చేస్తాను దాంట్లో ఏది మీకు నచ్చుతుందో నాకు కొంచం చెప్పినారంటే ఆ షేప్లో నేను వేయించుకుంటాను కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చి లెన్స్ వచ్చేసి ఇప్పుడు యూవి ప్రొటెక్షన్ అని కొత్తగా వస్తుంది ఎండలో వెళ్ళినప్పుడు మీకు కళ్ళు కొంచం మంట ఉండకుండా అలాగనిమాట ఆ ఫ్రేమ్ ఏమన్నా పెట్టించమంటారా ఆ లెన్స్ ఏమన్నా తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రైసెస్ వచ్చేసి కొంచం డిస్కౌంట్లో పోతుంది ట్వంటీ పర్సెంట్ మీరు అడిగిన ఫ్రేమ్ అయితే షేప్స్కి పెద్దగా రేట్ డిఫరెంటియేట్ అవ్వదండీ కలర్ తర్వాత వచ్చి మనం వేసుకునే లెన్స్ బట్టి కొంచం వేరీ అవుతుంది అంతే అద అలగంతా ఉండదండీ ఇదొచ్చి నాన్ బ్రేకబుల్ లెన్స్ వచ్చి యూవి లెన్స్ పెడతాము మీరు ఎండలో వెళ్ళినా వాటర్ తగిలినా యూవి ప్రొటెక్షన్ ఉంది అది తప్పకుండా మేము వేసిస్తాము తరువాత వచ్చి ఫ్రేమ్ కూడా నాన్ బ్రేకబుల్ మీరు కింద పడిన కూడా ఫ్రేమ్ విరగదనమాట ఈ నెంబర్కి మీరు మీ ప్రిస్క్రిప్షన్ తర్వాత వచ్చేసి నేను మీకు షేడ్స్ పంపిస్తాను ఏమేం షేడ్స్ ఉన్నాయి పింకిష్లో అనేసి దాంట్లో మీరు సెలెక్ట్ చేసి పంపించినారంటే నేను ఆ ఫ్రేములో మీకు చేసేస్తాను ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు రేపు ఓకే అండీ ఓకే రేపటికి రెడీ చేసేసి మీకు కాల్ చేస్తాను వచ్చి షోరూమ్కి వచ్చి తీసుకోండి ఓకే అండీ థ్యాంక్ యూ అండీ